హలో చెప్పండి అవునండి నేను సుధీరోల ఫాదరే చెప్పండీ ఏమైంది ఆహా అవునా అండి ఆహా అవునా అండి

అవునండి ఈ మధ్యన మా పిల్లవాడికి గొడవ గొడవ ఎక్కువ చేస్తున్నాడండి మేము కంట్రోల్ చేయలేకపోతున్నామండీ అందుకే మేము స్కూల్ కి పంపిస్తున్నాం నేనే ఇంకా మీకు కంప్ మీకింక కంప్లయింట్ ఇద్దామనుకుంటున్నానండి మా వాడు సరిగ్గా చదవట్లేదు మేము మా వల్ల కావట్లేదండీ మాకు చిన్నపటినుంచి అలవాటైపోయింది మేము కొట్లేము తిట్లేము మేమేం అనాలేమండీ అందుకేగదండి స్కూల్ కి పంపిస్తున్నాం మీరైనా చూసుకోవాలి కదండీ అవునండి ఇంట్రెస్టు మాకు వాతావరణం ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుందండి మీ స్కూల్ వాతావరణం బాగుందనే కదండీ మేము పంపిస్తున్నాము స్కూల్ చేంజ్ అయినట్టుంటుంది మీరేదన్నా చేస్తారని కదండీ పంపించేది చూస్తాం చూస్తామండీ మీరేమైనా హో వర్కు ఏమైనా ఇస్తే మేము దగ్గరుండి చేపిస్తామండి మే మేమెప్పుడడిగినా మా పిల్లోడు మేమెప్పుడడిగినా లేదండీ మేమెప్పుడడిగినా మా హోమ్ వర్కులన్నీ మేము అక్కడే చేసేశాము అంటున్నాడు సార్ హోమ్ హోమ్ వర్క్ లు చేయకపోతే మీరు అప్పుడే చెప్పాలి కదా సార్ ఇన్ని రోజులెందుకు సార్ హోమ్ వర్క్ చేయలేదు ఇప్పుడు మార్కులు తక్కువొస్తున్నాయి ఫెయిల్ అయిపోయానని చెప్తున్నాడండి ఇప్పుడెలాగండీ ఇన్ని రోజులు రోజూ హోమ్ వర్క్ చేస్తున్నాడో మీరు చెక్ చేయాలి కదండీ ఇప్పుడడిగితే

ఆ మేము తీసుకుంటాంలేండి హోమ్ వర్క్ వరకు మీరు చూడండి సార్ రోజు రోజు వస్తున్నదంటున్నారుగా తర్వాత రోజు చూసుకోండి సార్ మీరే సరే అండి అయితే ఉంటా ఉంటా సార్